సార్ నేను కారు కొనాలి అనుకున్నాం కారు లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాం దాని కోసం మేము స్విఫ్ట్ కార్ కొనుక్కుందాం అనుకుంటున్నామండి అది టెన్ లాక్స్ ఉంది

మా సిబిల్ స్కోర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అట్లా ఉందండి

ఇంట్రెస్ట్ ఎంతండి దానికి

ఓకే సరే అండి

ఇప్పుడు లోన్ పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులలో చేయగలరండి ఇప్పుడు పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులలో చేయగలరు సరే అండి అది మీకు సెండ్ చేస్తాను మీకు సరే అండి సరే అండి సరే అండి ఓకే బై